చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు ఉడకపెట్టిన గుడ్డు ఇష్టం చపాతి పప్పు ఇష్టం నాకు బిర్యానీ అంటే కూడా చాలా ఇష్టం ఇవి అన్నీ ఎందుకు ఇష్టం అంటే ఇవి కొన్ని హెల్దీకరమైనవి చాలా ఆరోగ్యాన్నిస్తున్నాయి నాకు చాలా ఇష్టం ఇలాంటివి అంటే నేను ఇది తినడం వల్ల నాకు ఆరోగ్యం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను నేను నేను ఎందుకు తింటాను అంటే నాకు బిర్యానీ తిన్నప్పుడల్లా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నే నాకు ఎప్పుడు బిర్యానీ తినాలి అనే ఉంటుంది నేను పప్పు చపాతీ కూడా చాలా తింటాను నేను ఏదైనా కానీ తినగలుగుతాను కానీ ఆమ్లెట్ ఆమ్లెట్ కూడా నాకు ఎక్కువ ఇష్టం ఎందుకు ఇష్టం అంటే దాన్ని చేసే పద్ధతులు కూడా బాగుంటాయి నాకు ఆమ్లెట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉడకపెట్టిన గుడ్డు తినడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఉడకపెట్టిన గుడ్డు తిన్నప్పుడు ఆరోగ్యం కూడా ఉంటుంది అది తినడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది నేను అది ఎప్పుడు తింటాను నేను నాకు చికెన్ అంటే కూడా చాలా ఇష్టం నేను చికెన్ని ఎప్పుడు తింటాను నాకు చికెన్ అంటే హాస్టల్లో పెట్టినప్పుడు చికెన్ నేను బాగా తింటాను నేను వండుకుని తిన్నప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చికెన్ అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే నా ఫ్రెండ్ ఒకరోజు చెప్పింది నాకు చికెన్ తినడం చాలా ఇష్టం ఎందుకు అంటే దాంట్లో హెల్దీకరంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సండే సండే వండుకున్నా కానీ నాకు ఎప్పుడు చికెన్ తినాలి అని అనిపిస్తుంది నేను దాన్ని చాలా సార్లు టేస్ట్ చేసాను చాలా నాకు నచ్చింది నేను ఎప్పుడు తినడం వల్ల నాకు చికెన్ కూడా చాలా నచ్చింది నేను చికెన్ ప్రిపేర్ చేయడం కూడా చాలా మంచిగా ప్రిపేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి అంటే చికెన్ చికెన్ ఫస్ట్ బౌల్ పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుని తర్వాత మనం మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో నుంచి మనం కొంచెం పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి మళ్ళీ మనం చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కొత్తిమీర వేసుకుని మనం దాన్ని కుక్ దాన్ని ఉడకపెట్టడం వల్ల దాని చికెన్ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు చికెన్ చాలా బాగుంటుంది మనకి చికెన్ అంటే చాలా ఇష్టం నేను చికెన్ బాగా తింటాను నాకు బిర్యానీ కూడా చాలా ఇష్టం బిర్యానీ చారు కూడా నేను చాలా మంచిగా ప్రిపేర్ చేస్తాను నాకు బిర్యానీ ఎందుకు ఇష్టం అంటే ఒకరోజు మా ఫ్రెండ్ చెప్పింది చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాను నాకు అప్పుడు ఏం నచ్చలేదు మా ఇంట్లో మా అమ్మ ప్రిపేర్ చేసినప్పుడు నాకు చాలా నచ్చింది అది చి తినాలని నాకు చాలా ఉండే నేను ఎప్పుడు బిర్యానీ తింటాను ఎప్పుడు బిర్యానీ తింటాను నాకు ఇంకా ఆమ్లెట్ అంటే కూడా చాలా ఇష్టం మా అమ్మ ప్రిపేర్ చేసినప్పుడు నాకు నచ్చలేదు నేను బయటకెళ్లి రోడ్ పైన వెళ్ళి తిన్నప్పుడు బిర్యా నాకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం చాలా తిన్నాను నేను ఆమ్లెట్ని ఇంకా చాలా అన్నీ ఫుడ్ ఐటెమ్స్ని నేను చాలా ఎప్పుడు విజిట్ చేస్తు ఉంటాను నాకు చాలా ఇష్టం ఫుడ్ ఐటెమ్స్ నాకు చికెన్ అంటే కూడా చాలా ఇష్టం చపాతీ పప్పు కూడా చా నేను ఎప్పుడూ నేనే ప్రిపేర్ చేసుకుంటాను చపాతీ పప్పు ఎందుకు ఇష్టం అంటే నాకు చపాతీ పప్పు